గుడ్ ఈవినింగ్ మ్యాడం ఆ అవునండి ఇది ఎన్ని కిలో మీటర్ ఇది ఎంత టైం పడుతుంది అండి రోడ్డు అవునండి అది థర్టీ డేస్ లో మొత్తం కంప్లీట్ అవుతాది అండి టూ లైన్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అంటే మొత్తం క్లోజ్ చేసి ఉంటుందండి అలా అయితే కొంచెం తొందరగా అవుతుంది కదా వర్క్ అనేది ఓకే అండి అది ఓకే అండి కరెక్ట్ టైం లో అందించాలండి మీరు మాకు అదే అండి అందుకనే మీకే ఇవ్వాలనుకుంటున్నాం కానీ మళ్ళీ మాట పోకుండా కంప్లీట్ చేయండి తొందరగా ఈ

ఓకే అండి మేము ఇష్యూ చేస్తాము తొందరలోనే ఒక టెన్ డేస్ లో ఇష్యూ చేస్తాం ఫైవ్ టెన్ డేస్ లో ఓకే అండి మీరు వచ్చేయండి ఓకే